థ్యాంక్ యూ ఇక్కడ ఎలా ఉంటుంది అండి మేము కొత్తగా ఫస్ట్ టైం ఇదే రావడము ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి మిమ్మల్ని అడుగుదామని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము లేదండి ఫస్ట్ టైం అసలు మాకు అది ఎలాగా అంటే చాలామంది చెప్పడం విన్నాం కానీ రావడం ఇదే మొదటిసారి ఫ్యామిలీతో కలిసి ఓకే మేము పల్నాడు అండి మాది గుంటూరు డిస్ట్రిక్ట్

ఇక్కడ ప్లేసెస్ అంతా హోటల్ రూమ్స్ అవన్నీ బాగుంటాయా ఓకే

ఓకే ఫుడ్ అది ఎలా ఉంటుంది అండి ఇక్కడ ఓకే అదే ఫుడ్ అది అంతా మేము మా పల్నాడులో కొంచెం స్పైసీ తింటాం అండి మేము అందుకని అసలు ఓహో

ఓకే

ఓకే ఓకే మరి ఇప్పుడు మేము హోటల్ రూమ్లో కింద ఉంటే కొండ కింద మీరు చెప్పినట్టు మేము రైస్ కుక్కర్ అవి పెట్టుకోవచ్చా మేము వచ్చి హోటల్లో అదే రైస్ కుక్కర్తో వంట అవి చేసుకోవచ్చా అని

ఓ

ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మేము ఇంకా ఏమన్న డౌట్ వస్తే మళ్ళీ కాల్ చేస్తాము మీకు థ్యాంక్ యూ ఓకే అండి తప్పకుండా థ్యాంక్ యూ అండి